హలో నమస్తే మేడం మీరు బ్యాంక్ మేనేజరేనా మేము లోన్ పెట్టాలి అనుకుంటున్నాం మేడం ఇల్లు మీద అవును మేడం ఏంటి మేడం గోల్డ్ లోన్ కాదు మేడం ఇంటి మీద హౌస్ మీద ఓకే మేడం అవును ఓకే మేడం హౌస్ మా ఫాదర్ పేరు మీద ఉంది మేడం నాకు తెలిసినంత వరకు ఆరు సెంట్లు ఉంటుంది మేడం నాలుగు సెంట్లు ఇల్లు మేడం రెండు సెంట్లు గార్డెనింగ్ ఉంటుంది మేడం మా ఇంటి నెంబర్ ఫోర్ ఫైవ్ వన్ మేడం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేడం వేటజంగాలపాలెంలో ఉంది మేడం అనకాపల్లి మేడం అనకాపల్లి మేడం మా ఫాదర్ పేరు మీద ఉంది మేడం ఎన్ శ్రీను మేడం ఏంటి మేడం పోలెనాయుడు మేడం మాకు అర్జెంటు మా అక్క పెళ్ళి చెయ్యాలి మేడం అందుకే లోన్ తీసుకుం ఒక ఫోర్ ల్యాక్స్ కావాలి మేడం చెప్పండి మేడం ఫోర్ ల్యాక్స్ కావాలి మేడం మాకు ఫోర్ ల్యాక్స్ కావాలి మేడం చాలా అర్జెంటు మేడం రిక్వెస్ట్ మా మీరే ఎలాగోలా అడ్జెస్ట్ చెయ్యాలి మేడం అర్జెంటుగా మా అక్క పెళ్ళి చెయ్యాలి మేడం ఈ మంత్లోనే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం